నేను పనిచేసేది ఒక కార్పొరేట్ ఎమ్ఎన్సి కంపెనీకండి బిపిఓ జాబ్ అనమాట సెమీ వాయిసు నేను పని చేసేది సో మా యొక్క క్లైంట్ వచ్చేసి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ క్లైంట్ అనమాట ఓలా అనేసి సో మేమూ మా క్లైంట్ వచ్చేసి ఓలా మేము ఓలాకి పని చేస్తాము అండ్ నా యొక్క డెజిగ్నేషన్ వచ్చేసి అడ్వైజర్ వన్ అనమాట అడ్వైజర్ వన్ అంటే కస్టమర్సు వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉన్నా వాళ్ళ ట్రిప్లో ఏదన్నా ఇష్యూ ఉన్నా లేదంటే వాళ్లకి ఏమన్నా రీఫండ్స్ కావాలన్నా లేదంటే యాప్ ద్వారా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా సో మాకు ఫస్టు కాంటాక్ట్ చేస్తారు టికెట్ రైజ్ చేస్తారు మాకు సో మేము టికెట్ అనేదాన్ని చూసి దానికి ఎ ఎట్లాంటి ది వాళ్లకి రిజల్యూషన్ ఇవ్వాలి వాళ్లకి వాళ్ల ప్రాబ్లమ్ని వాళ్ళ యొక్క ఇబ్బందిని మేం ఎట్లా సాల్వ్ చేయాలని మేం మాకది ప్రాసెస్ ఉంటుంది సో దానిపరంగా మేము అనేది దాన్ని సాల్వ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామనమాట సారీ సార్ ఇదిలాగ మీకిట్ల ఇబ్బంది అయ్యింది సో మేము దీన్ని ఈ విధంగా మేము మీకు మీ ఇబ్బందిని సాల్వ్ చేసాము సో మీరు ఈ విధంగా మీరు వాడుకోవచ్చు నెక్స్ట్ నుంచి అని వాళ్ళకి ఒకా ఒక అవుట్ అవుట్ కాల్ చేసి చెప్తాము అదే విధంగా వాళ్ళకి ఈమెయిల్ కూడా పంపిస్తాము వాళ్ళ రిజల్యూషన్ది సో మాకెట్లుంటుందంటే పని అనేది ఒక రోజుకి నైన్ అవర్సు తొమ్మిది గంటలు పని చేయాలి ఒక గంట బ్రేక్ ఉంటుంది మొత్తం పది గంటలు మాది వారానికి ఐదు రోజులు పని చేస్తాము రెండు రోజులు లీవ్ ఉంటుందనమాట సో మాకు అదిలాగ ఉంటుంది అండ్ మాకు వర్క్ నేచర్ కూడా చాలా బాగుంటుంది చాలా గ్రూప్గా కూర్చొని పని చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సిస్టమ్స్ కాకుండా మాకు సపరేట్ సపరేట్ ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి ఆఫీస్లో గ్రూప్గా కూర్చొని పనిచేసుకుంటూ ఉంటాము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పని చేస్తాము మా క్లయింట్సు మాకు బాగా సపోర్ట్ చేస్తారు మాకు ఏదన్నా వర్క్కి వర్క్లో ఏమన్నా సపోర్ట్ కావాలంటే చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా బాగుంటుందనమాట మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటూ ఉంటాము సో మాకు ఒక రోజుకి ఒక డెబ్భై నుంచి ఎనభై టికెట్లు పనిచేస్తాము ఇదేం పెద్ద విషయం కాదు ఈజీగా పని చేయొచ్చు డెబ్భై నుంచి ఎనభై టికెట్లు సో అదేలాగ పని చేసుకుంటూ ఉంటాము మాకు ఏదన్నా పండగలు వచ్చినా ఏదన్నా స్పెషల్ డేస్ వచ్చినా మాకు ఆఫీస్లో చాలా బాగుంటుంది అనమాట ఫెస్టివల్ వైబ్స్ అనేది చాలా బాగుంటుంది సో మాకు ఆఫీస్ నుంచి ఆఫీస్ తరపునుంచి ఆ పండక్కి సెలబ్రేట్ చేసే దానికి ఫండ్స్ ఇస్తారు దాంతో మా ఫ్లోర్ని బాగా డెకరేట్ చేసుకుంటూ ఇంకేమన్నా కావాలంటే లేదంటే లంచు అరెంజ్ చేసుకుంటూ ఆ డబ్బులతో లేదంటే ఈవినింగు స్నాక్స్ పార్టీ చేసుకుంటూ ఆ విధంగా మేము బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము లేదంటే అప్పుడప్పుడు మాకు ఔటింగ్ వెళ్లడానికి ఫండ్స్ ఇస్తుందనమాట కంపెనీ సో ఔటింగ్ వెళ్తూ ఉంటాము ఎక్కడికన్నా ఏదో ఒక రెసాట్కి లేదంటే ఏదన్నా థీమ్ పార్క్కి సో ఇలాగా లేదా వేరే ఊరికి లేదా ట్రెక్కింగు సో ఈవిధంగా మాకు ఫండ్స్ అనేది ఇస్తుందనమాట కంపెనీ సో ఆ ఫండ్స్తో మేమూ మా టీమ్ మెంబర్సు మా మేనేజరు టీం లీడరు అందరూ కలిసి ప్లాన్ చేసుకోని డిసైడ్ అయ్యి మేము ఈవిధంగా ఈ డబ్బుల్ని ఈవిధంగా ఖర్చు పెట్టుకుంటాము

సో ఇట్లా ఇట్లా చేస్తాం వర్క్ చేసేటప్పుడు బాగా వర్క్ చేస్తాము సో దానివల్ల మాకు వీళ్ళు బాగా వర్క్ చేస్తారు ఫ్రీ ఉండేటప్పుడు ఇంక వీళ్ళకి ఏదన్నా బయటకి పంపిద్దాము ఇట్లా చేస్తాము అనేసి కంపెనీ కూడా మాకు చాలా బాగా కోపరేట్ చేస్తూ అన్నీ బాగా చాలా బాగా ఇస్తుందనమాట ఫండ్స్తో కూడా సో అదేవిధంగా మాకూ వర్క్ విషయానికి ఇంక మా కొలీగ్సు అందరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికి ఏదన్నా హెల్ప్ కావాల్సి వస్తే వర్క్లో ఒకరికొకరుపై సపోర్ట్ చేస్తూ వాళ్లేమన్నా తప్పు చేస్తే దాన్ని కవర్ చేస్తూ కవర్ చేస్తూ అంటే ఆ తప్పుని సరిదిద్దడానికి అందరు కొంచెం గ్రూప్గా కూర్చొని ఆలోచించి ఆ తప్పుని ఎలా సరిదిద్దచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచించి ఆ తప్పును సరిదిద్ది వాళ్లను కూడా కరెక్ట్ చేపిస్తూ ఉంటాము సో మా టీమ్ లీడరు మా మేనేజరు క్లైంట్లు మా క్లైంట్సు అందరు బాగా హెల్ప్ చేశారు అందరూ బాగా సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటాం అనమాట

మేము వర్క్ ప్రెజర్లో ఎక్స్ట్రా బ్రేక్ తీసుకున్నా కూడా పట్టిచ్చుకోరనమాట మాకు వన్ అవర్ బ్రేక్ ఉంటుంది టోటల్ హోల్ డేకి టోటల్ నైన్ అవర్స్కి వన్ అవరే బ్రేక్ ఉంటుంది టూ రెండు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేకు ఒక థర్టీ మినిట్స్ బ్రేకు ఫుడ్ తినడానికనేసి కానీ మేము ఎక్స్ట్రా వర్క్ ప్రెజర్లో అప్పుడప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా తీసుకుంటాం అప్పుడు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమి అడగరనమాట ఓకే వర్క్ ప్రెజరు వీళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారు టైంకి అండ్ వీళ్ళ లాగిన్ అవర్స్ కూడా వీళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేసి కంప్లీట్ చేసుకుంటారు అనేసి నమ్మకంతో మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా బాగా వస్తూ ఉంటారనమాట చాలా బాగుంటుంది అండి మా వర్క్ కల్చర్ మా కంపెనీలో సో మాకు అదే విధంగా మేము మంచిగా వర్క్ చేసి మా క్వాలిటీ స్కోరు మా ప్రొడక్టివ్ మా ప్రొడక్షన్ స్కోరు అండ్ మా బిహేవియర్ స్కోరు అన్నీ కరెక్ట్గా వచ్చిదంటే మాకు పర్క్స్ కూడా ఇస్తూ ఉంటారు పర్క్స్ అంటే మాకు మా కంపెనీ సైట్లో మాకు రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు ఆ రివార్డ్ పాయింట్స్ మేము క్యాష్గా కూడా కన్వర్ట్ చేసుకోచ్చు లేదంటే ఏదన్నా గిఫ్ట్ ఓచర్స్ కన్వెర్ట్ చేసుకోచ్చు లేదంటే అమెజాన్ ఓచర్సు ఫ్లిప్కార్ట్ ఓచర్స్ కూడా మేము కన్వర్ట్ చేసుకోచ్చు వాళ్ళు ఇచ్చే రివార్డ్ పాయింట్స్తో మా వర్కుని మా పర్ఫామెన్స్ వర్క్ బేస్ చేసుకుని వాళ్ళు రివార్డ్ పాయింట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు ఎవరీ మంతు అండ్ ఆ రివార్డ్ పాయింట్సే కాకుండా టాప్ పర్ఫార్మరు టాప్లో త్రీ ప్లేసెస్సు టాప్ త్రీ పర్ఫార్మర్సు కూడా వాళ్ళు షీల్డ్ ఇవ్వడం కానివ్వండి లేదంటే ఏదన్నా ఓచర్స్ ఇవ్వడం లేదంటే ఏదన్నా గిఫ్ట్స్ ఇవ్వడం లైక్ క్వాలిటీ లైక్ వాటర్ బాటిల్ క్వాలిటీది లేదంటే వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగివ్వడము లేదంటే టీషర్ట్సు హుడీస్ ఇవ్వడము వైల్డ్ క్రాఫ్ట్ది సో ఇలాగ బ్రాండెడ్ థింగ్సు మాకు ఇస్తూ లైక్ అదేలాగ గిఫ్ట్స్ ఇస్తూ పర్క్స్ ఇస్తూ మాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు వర్క్ చేయడానికి సో అదేలాగ ఇచ్చారంటే మనకి కూడా ఈసారి వాళ్ళకొచ్చింది నెక్స్ట్ టైం మనం తీసుకోవాలి అనే ఒక ఈగర్నెస్ ఒక పట్టుదలతో పని చేస్తారు కాబట్టి మాకు చాలా బాగా అవన్నీ కూడా ఇస్తారు సో అదే విధంగా మేము చాలా బాగా కలిసిమెలిసి అందరూ వర్క్ చేస్తూ ఉంటాము మేము మొత్తం స్ట్రెంగ్తు నూ నూటా ఇరవై మంది ఉంటాము సో మేము అందరు కూడా చాలా బాగా కలిసి చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటాము ఆ కంపెనీలో మా యొక్క ప్రాసెస్ మాత్రం మాది నూట ఇరవై మంది ఇంకా వేరే వేరే ప్రాసెస్లో ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మా కంపెనీలో సో మేము ఇంకా కంపెనీ కూడా మాకు ఇయర్లీ వన్స్ ఇంక్రిమెంట్ అనేది ఇస్తుంది టెన్ ట్వల్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా మొత్తం కంపెనీ మొత్తానికి మా ప్రాసెస్సే హయ్యెస్టు పర్ఫామెన్స్ ఇచ్చి హయ్యెస్ట్గా లాభాలు తెచ్చిపెట్టిందంటే మాకు మా ఇంకా మా ప్రాసెస్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ వన్ ఈచ్ ఈచ్ అండ్ ఎవిరీవన్కి మాకు కంపెనీ గిఫ్ట్స్ అనేది ఇస్తుందనమాట సో అదే సో దానికోసం కూడా మేము అందరు కలిసి పనిచేస్తాము మన ప్రాసెస్సే టాప్లో ఉండాలి మనమే బాగా కంపెనీకి రెవిన్యూ తెచ్చి పెట్టాలి మనమే టాప్లో ఉండాలి అనేసి మేము ఇంకా బాగా కష్టపడుతాము కంపెనీ కోసము సో అదేవిధంగా మేము కష్టపడిన దానికి మా కంపెనీ మాకు ఖచ్చితంగా తిరిగి అయితే రివార్డ్స్ అయితే మాకిచ్చేస్తుంది అదే విధంగా మనకి మా క్లైంట్ ఎక్స్ట్రా డబ్బులిస్తారా లేదా కానీ మాకు మాత్రం సంవత్సరానికి ఒకసారి ట్వల్ పర్సెంట్ శాలరీ హైక్ ఇస్తుంది అండ్ అదే విధంగా మాకు చాలా బెనిఫిట్స్ ఇస్తుంది మాకు లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బెనిఫిట్స్ ఇస్తుంది పిఎఫ్ అనేది ఇస్తుంది ఇఎస్ఐ ఇస్తుంది హెల్త్ కార్డు ఇస్తుంది సో చాలా బాగా మాకు చాలా గౌరవము ఉంటుంది మా కంపెనీలో మేం పనిచేయడానికి అండ్ మా కంపెనీ పేరు కూడా చాలా మంచి పేరు కాబట్టి మేము బయట కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నామంటే మాకు చాలా మంచి గౌరవం వస్తుంది అదేవిధంగా మా కంపెనీ పేరుని మేము నిలబెట్టదానికి మేము చాలా పని చేసే టైంలో మేము చాలా కష్టపడి స్పాంటేనియస్గా అండ్ అదే విధంగా ఇది మేం పన్ శాలరీ కోసం పనిచేసేది కాదు మా పొజిషన్ కోసం పనిచేయాలి అనే విధంగానే మేమందరు కలిసి బాగా పనిచేసి మా కంపెనీ పేరు బాగా నిలబెడుతున్నాము అదే విధంగా మా ప్రాసెస్ కూడా మా కంపెనీలో టాప్ ఉండాలనేసి మేము అదే మా ప్రాసెస్సు ఫస్ట్ పొజిషన్ రావడానిక్కూడా మేము చాలా కష్టపడుతున్నాము అండ్ వచ్చింది కూడా మా ప్రాసెస్సు ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది మా కంపెనీ చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చింది అందరికీ కలిపి మాకు గోవా ట్రిప్కి వన్ ట్వంటీ మెంబెర్స్కి అందరికీ ఈచ్ అండ్ ఎవరీవన్కి మా గోవా ట్రిప్కి మా కంపెనీనే స్పాన్సర్ చేసింది టు డేస్కి సో మేము అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము మేము ఫస్ట్ పొజిషన్ వచ్చాము కాబట్టి మాకు వన్ ట్వంటీ మెంబర్స్కి గోవా ట్రిప్ అనేది మాకు స్పాన్సర్ చేసిందనమాట మా కంపెనీ టూ డేస్కి థర్టీ థర్టీ మెంబర్స్ ఈచ్గా ఆ విధంగా ఫోర్ నలుగు నాలుగు బ్యాచ్లుగా డివైడ్ చేసి నూట ఇరవై మందిని డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో పంపిచ్చారనమాట సో మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఆ కంపెనీలో మా కంపెనీ చాలా మంచిగా మమ్మల్ని బాగా చూసుకుంటుంది మేము మా కంపెనీ మంచి పొజిషన్లో ఉండేలాగా మేము చాలా బాగా చూసుకుంటున్నాము